నేను కోళ్ళు పెంచుతానండి ఒక ఇరవై కోళ్ళు దాకా ఉన్నాయి నా దగ్గర అలాగే ఒక నాలుగు గేదెలు ఉన్నాయండి ఒక ఆవు దూడ కూడా ఉన్నాయండి గేదెలకీని ఆవు దూడకి ఏమో పెద్దగా రేకు షెడ్ ఏసేసామండి రేకు షెడ్ వేసి గాలి వెలుతురు అది కూడా బాగా వచ్చేలాగా వాటికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఏర్పాటు చేస్తామండి వాటి మాకు పాలేరు పెట్టుకున్నాం అనమాట అవి వేసే పేడంత తీసి ఓ పక్కగా వేస్తాము అది ఏంటంటే పంటలకు ఎరువులకు పట్టుకెళ్ళిపోవడం వల్ల కొన్నేమో పిడకలుగా వాడటం ఇలాంటివి చేస్తుంటామనమాట అలాగే అండి ఆవుకి కూడా రోజు పొద్దున్నే బొట్టు పసుపు రాసి బొట్టు పెట్టి పూజ చేసి పాలు తీస్తూ ఉంటామండీ వాటికి గాలి వెలుతురు బాగా సోకుతాయండి ఎండాకాలం ఏమోని వాటికి వేడి రాకుండా గోనుబట్టలతో తయారుచేసిన బరకాన్ని కట్టేస్తాం అంతే కట్టేసి అవి తడుపుతూ ఉంటాం అనమాట ఫ్యాన్లేసేస్తాం అండి ఎక్కడికక్కడ దోమలవీ కొట్టకుండా కూడా కొంచెం సాంబ్రాణి అని అలాంటివన్ని వేసి వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అండి వాటికి దాన పచ్చగడ్డి అవి కూడా ఒక కుండీలాగా ఏర్పాటు చేసి అందులో వేస్తాం అనమాట అది ఫుడ్ వేస్ట్ చేయకుండా అందులోనే తింటూ ఉంటాయనమాట అలాగే నీళ్ళు ఒక తొట్టి అవన్నీ ఏర్పాటు చేసామండి ఒక వేప చెట్టు వేసాం అనమాట ఆ చెట్టు దగ్గర కిందనే రేకు షెడ్ ఆ చెట్టు పెద్దగా అయింది దాని వల్ల కూడా వాటికి చాలా చల్లగా ఉంటుంది అనమాట ఎండాకాలం కూడా చాలా బాగా చూసుకుంటాం అండి మా ఆవు పేరు లక్ష్మి కోళ్ళు కూడా ఎప్పటికప్పుడు గుడ్లు పెడుతూ ఉంటాయి గుడ్లు సేల్ చేసుకుంటూ ఉంటాం కోళ్ళను కూడా సేల్ చేసుకుంటూ ఉంటాం అలాగే గేదెల్ని ఆవులని కూడా చాలా బాగా చూసుకుంటామండి